మేక ఆవు లేదా కోడిని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన విషయాలు పశువులను కొనుగోలు చేసే ముందు వాటి ఆరోగ్య పరిస్థితి జాతి వయస్సు దిగుబడి పాలు లేదా గుడ్లు వంటి విషయాలను పరిశీలించాలి మొదటి మేక కొనుగోలు కోసము దాని ఆరోగ్య పరిస్థితి అనగా మేక చురుకుగా ఆకలితో మరియు లేత నెమలి రంగులో రోయడం ఉండాలి మరియు దాని వయసు ఆరు నెలల పైబడిన మేకలు కొనడం మంచిది ఎందుకంటే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు దాని జాతి స్థానిక జాతులు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి మరియు ఒక సంవత్సరానికి రెండు సార్లు మేక పిల్లలను కనగలదా అని చూడాలి రెండవది ఆవు పాల దిగుబడి రోజుకి ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో తెలుసుకోవాలి మరియు దాని ఆరోగ్యం పేగులు ఆరోగ్యంగా ఉండాలి కనుచూపు మంచిగా ఉండాలి ఆవు చురుకుగా ఉండాలి ఆవు వయస్సు మొదటిసారి దూడను కనడానికి మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసు ఉండేలా చూడాలి దూడలు పుట్టించగలిగిన సామర్థ్యము గర్భధారణ రేటు మంచి ఉందా అని చూడాలి మూడవది కోడి రోజుకు లేదా వారానికి ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసుకోవాలి ఇంకొకటి కోడి రెక్కలు మరియు కన్ను తెల్లగా ఉండాలి మరియు నడిచే తీరు ముక్కుకు కాళ్ళకు ఎలాంటి సమస్యలు లేవా అని చూడాలి మరియు బాయిలర్ కోడిల లేదా దేశ కోడిల అనేది నిర్ణయించుకోవాలి రెండవది ఎక్కడ మేము ఈ పశువులను కొనుగోలు చేయవచ్చు అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే స్థానిక పశువుల మార్కెట్ వ్యక్తిగత వ్యవసాయదారుల దగ్గర కొనుగోలు చేయవచ్చు మరియు ప్రభుత్వ పశు సంవర్ధక కేంద్రాలు ఉంటాయి అక్కడ కొనుగోలు చేయవచ్చు మరియు ఆన్లైన్ మార్కెట్లో కొనుగోలు చేయొచ్చు స్థానిక పశువుల మార్కెట్లనే ప్రతి ఊర్లో లేదా పట్టణంలో పశువుల సంతలు జరుగుతాయి మరియు వ్యక్తిగత వ్యవసాయదారులు అనగా ప్రత్యక్షంగా రైతుల నుండి కొనుగోలు చేసే నాణ్యత హామీ ఉంటుంది ప్రభుత్వ పశు సంవర్ధక కేంద్రాలు దగ్గర అయితే అక్కడ ఆరోగ్యంగా పెంచిన పశువులు లభిస్తాయి ఆన్లైన్లో అయితే కొన్ని వెబ్సైట్లు మరియు యాప్లు ఇప్పుడు పశువులను విక్రయించేందుకు అందుబాటులో ఉన్నాయి